కెన్ యు స్పీక్ దట్ ద ఫైవ్ డేట్స్ ఆఫ్ దిస్ మంత్స్ మే బి ఫిబ్రవరి ఫైవ్ టు థౌసండ్ త్రీ నైంటీన్ జూలై నైంటీన్ నైంటీ సిక్స్ ట్వెంటీ ఫైవ్ డిసెంబర్ నైంటీన్ థర్టీన్ ఫోర్త్ మే నైంటీన్ నైంటీనైన్ ఫైవ్ నవంబర్ టు థౌసండ్ సిక్స్